నా చిన్నతనంలో ఎక్కువగా సెకండ్ హ్యాండ్ పుస్తకాలపై ఆధారపడేవాళ్ళం ఒకరి నుంచి ఒకరికి పుస్తకాలు అందుతుండేవి ఎందుకంటే అప్పుడు డబ్బుకు అంత ప్రాముఖ్యత ఉండేది పుస్తకాలు కూడా సకాలంలో ముద్రింపబడేవి కావు సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు అప్పట్లో ప్రత్యేక దుకాణాలు ఉండేవి అన్ని రకాల పాఠ్యపుస్తకాలు జీకే బుక్స్ నవలా సాహిత్యం మొదలుగునవి అన్నీ అక్కడ చౌకగా దొరికేవి మా ఊరిలో సంతానమ్ అండ్ కో అనే పుస్తకాల షాప్ వారు వంశపార్యంపరంగా ఆ షాప్ను నిర్వహిస్తూ ఉండేవారు ఎన్నో అందుబాటులో దొరకని పాత పుస్తకాలు కూడా అక్కడ దొరికేవి పుస్తక ప్రచురణ సంస్థ వారు అందరూ కలిసి విజయవాడలో సంవత్సరమునకు ఒకసారి బుక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుచున్నది నేను ఎక్కువగా నవలా సాహిత్యాన్ని కథల పుస్తకాలను కొనుక్కోడానికి ప్రాముఖ్యత ఇస్తాను